నేను స్కూల్ చదివేటప్పుడు అయితే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటేనండి ఈ సైన్స్ అంటే నాకు చాలా ఇష్టము ఏడో తరగతి వరకు అయితే నాకు ఈ సైన్స్ అనే సబ్జెక్ట్ అయితే చాలా ఇష్టం అండి కానీ ఎనిమిదో తరగతి దగ్గరికి వచ్చేసే లోపలికి మనకు సైన్స్ అనేది రెండు భాగాలు కింద అవుతుంది ఒకటి ఫిజికల్ సైన్స్ ఇంకొకటి ఏంటంటే బయాలజీ కింద విడ విడబడతాదండి సో నేనైతే నాకైతే ఎనిమిదో తరగతి నుంచి అయితే నాకైతే ఈ బయాలజీ సబ్జెక్ట్ అనేది నాకు చాలా ఇష్టం అండి మీరు ఎందుకు ఇష్టపడేవారు అంటే మామూలుగా బయాలజీ అంటే మన చుట్టుపక్కల ఉన్న జీవుల కోసం గాని లేకపోతే మన శరీరంలో ఉన్న అవయవాల కోసం గాని తెలిపే సబ్జెక్ట్ అండి ఈ బయాలజీ అనేది సో నేను నాకు ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా లేకపోతే మానవ శరీర లో ఉన్న ప్రతి ఒక్క అవయవం కోసం తెలుసుకోవడం అంటే ఎంతో ఇష్టమండి చిన్నప్పటినుంచి కూడా సో ఈ ఈ ఇష్టం మేరకు నాకైతే ఈ సబ్జెక్ట్ అయితే ఎంతో మంచిగా నేను ఇష్టపడేవాడిని నాకు ఎంతో ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట నేను స్కూల్ లో ఉన్నప్పుడు ప్రతి ఎగ్జామ్ లో కూడా నాకైతే బయాలజీ లో అయితే ఒక ఇరవై ఐదు మార్కులు పెట్టారనుకోండి ఖచ్చితంగా నాకు ఇరవై రెండు ఇరవై మూడు మార్కులు అయితే నాకు ఈ సబ్జెక్ట్ లో వచ్చేయి మిగతా ఈ మ్యాథ్స్ గాని లేకపోతే ఈ సోషల్ గాని అబ్బే అన్ని మార్కులు అయితే వచ్చేవి కాదండి కానీ ఈ సబ్జెక్ట్ సరికి వచ్చేసరికి ఏంటంటే మంచి మార్క్స్ అయితే నాకు రావడం జరిగింది అలాగే నేను టెన్త్ క్లాస్ నేను పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా నాకు హైయస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ బయాలజీ అయితే నిలిచిందండి నాకు హైయస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కింద చెప్పాను కదండీ స్కూల్ లో నేను ఇష్టపడే సబ్జెక్ట్ వచ్చి బయాలజీ ఎందుకు ఇష్టపడేవారు అంటే దాంట్లో మానవ సంబంధమైన ప్రతీదీ కూడా ప్రతి అవయవంగం వల్ల అలాగే మన చుట్టుపక్కల ఉన్న జీవులు మన పర్యావరణం అలాగే మనం పర్యావరణంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కోసం కూడా తెలియజేసే సబ్జెక్ట్ కనుక నాకు ఈ సబ్జెక్ట్ అనేది ఎంతో ఇష్టంగా మారిందండి నా స్కూల్ దినాల్లో నేను ఎంతో ప్రేమించే సబ్జెక్ట్ కింద ఈ బయాలజీ అనేది నాకు ఉందండి